మా ప్రాంతంలో కాకులు గ్రద్దలు పిచ్చుకలు రామచిలుకలు ఇలా కొన్ని రకాల పక్షులు మాకు కనిపిస్తూ ఉంటాయి వీటిలో రామ చిలుకలు మాకు అయితే ఇష్టం ఎందుకంటే అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి అలాగే వాటి పలుకులు ఎంతో వినసొంపుగా ఉంటుంది వాటిని చూడటానికి కాని లేకపోతే పట్టుకోవటానికి కాని ఎంతో ఇష్టపడతారు ఎవరైనా ఎందుకంటే అవి అంత మనుషుల్ని ఆకర్ష్ ఆకర్షిస్తాయి కాబట్టి వాటితో స్నేహం చెయ్యడానికి కాని వాటిని పట్టుకుని వాటితో ఆడుకోటానికి కాని ప్రజలు ఇష్టపడతారు మాకు కూడా దాని ద్వారానే అవి చాలా ఇష్టము వాటిని చూడటానికి కాని పట్టుకోడానికి కాని చాలా ఇష్టపడతాం